మనము వివిధ కాలంలో వివిధ ప్రదేశాలకి వెళ్తూ ఉంటాము ఎండాకాలంలో బీచెస్ అనీ గోవా అనీ వైజాగ్ అనీ అలి అలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చల్లదనాన్ని పొందడం కోసం అక్కడికి వెళ్తూ ఉంటాము ఎండాకాలంలో మనం ముఖ్యమైన ప్రదేశాలు బీచ్ ప్రదేశాలే ఇక్కడైతే వాతా అక్కడైతే వాతావరణం చల్లగా ఉంటుందని మనం ఆకాలంలో వెళ్తూ ఉంటాము ఇంక చలి క్లా చలికాలంలో అంటారా మనం అరకు అనంతగిరి హిల్ల్స్ కొండల ప్రాంతాలన్నీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ మంచు ఆ చల్లగాలి ఇంకా దూరంలో అలా ఆ కొండలు కానీ పైన ఉన్నా మేఘాలు కానీ కలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి చాలా చక్కగా ఆనందంగా చక్కగా చూడముచ్చటగా ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అవి వానాకాలంలో అంటారా కానీ ఈ కాలంలో ఎక్కువ తిరగవలసిన ప్రాంతాలు ఉండవు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎండాకాలంలోనే చాలా మంచిగా చక్కగా తిరగవచ్చు ఎన్నో ప్రాంతాలు ఎన్నో నగరాలు తిరగవచ్చు ఎండాకాలం అయితే మనం చల్లదనాన్ని పొందుతాం పొందడం కోసం బీచ్లు గోవా వైజాగ్ మాల్దీవ్స్ అని ఇలా ఎన్నో ప్రాంతాలనికి వెళ్తూ ఉంటాము ఆ చల్లదనాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాము ఈ ఈ చలికాలంలో ఎక్కువ శాతం కొండల ప్రాంతాలకే వెళ్తూ ఉంటాము అక్కడ ఆ ప్రాంతాన్ని చాలా చక్కగా గమనిస్తూ ఉంటాము ఆనందం పొందవచ్చు మేఘాలు కానీ మేఘాలు కొండలు దగ్గరకి కలుస్తున్నట్టు కంటికి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎండాకాలంలో కూడా చాలా ప్రాంతాలకి వెళ్తూ చల్లదనాన్ని పొందడానికి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాము చలికాలం చలికాలం కూడా మంచికాలమే ఇందులో ఎక్కువశాతం కొండల ప్రాంతాలకి వెళ్తూ ఉంటాము అక్కడ మేఘాలు కానీ గాలి ఆ చల్లగాలి చాలా చక్కగా ఉంటుంది అడవిలో తిరుగుతూ అలా ఇలా అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటాము ఎక్కువశాతం ఈ చలికాలంలో కూడా చాలా మంచికాలమే చక్కగా స్నేహితులతో కలిసి వెళ్తూ ఉంటాము వేసవి ఈ వేసవికాలంలో అయితే చక్కగా కుటుంబంతో కలిసి అన్ బీచ్ గోవా ఇలా వైజాగ్ అన్ని ప్రాంతాలు ఎన్నో తిరుగుతూ ఉంటాము చక్కగా ఎక్కువ మనం చల్లదనాన్ని ఆస్వాదించడానికి ఇలాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము ఈ కాలంలో ఎక్కువశాతం వేడి ఉంటుంది అందుకే ఇలాంటి ప్రాంతాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువశాతం చల్లదనాన్ని పొందడానికీ వెళ్తూ ఉంటారు ఈ చలికాలంలో కానీ ఎక్కువమంది వెళ్తూ ఉంటారు కానీ ఎక్కువశాతం కొండల ప్రాంతాని ప్రాంతాలకి వె వెళ్ళడానికే త తమ శ్రద్ధను చూపిస్తూ ఉంటారు కొ కొండల ప్రాంతంలోనే అందాలు ఉంటాయి అక్కడ ఎంతోమంది వస్తూ ఉంటారు చక్కగా తమనా తమ ఆనందాన్ని పొందుతూ ఉంటారు వేసవికాలంలో అయినా చాలామంది కలిసి కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ వెళ్తూ ఉంటారు తమ సమయాన్ని చల్లదనాన్ని కొ పొందడం కోసం ఎక్కువశాతం వెళ్తూ ఉంటారు వాళ్ళ ఖాళీ సమయాన్ని చక్కగా గడుపుతూ అలా ఎందరో తమ స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ ఈ కాలంలో చక్కగా ఆనందం పొందవచ్చు చలికాలంలో కూడా ఎన్నో కొండల ప్రాంతాలు ఉన్నాయి అనంతగిరి హిల్స్ అని అరకు వ్యాలీ అని ఇలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి చలికాలము లో చక్కగా మంచి మంచు పడుతూ ఉంటుంది కొండలు మేఘాలు కలిసినట్టు కంటికి కనపడుతూ ఉంటుంది చల్లగాలి వస్తుంది ఇలా అక్కడ టెంట్ వేసుకుని క్యాంప్ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది చలికాలములో కూడా చాలా ఆనందం పొందవచ్చు ఎంతోమంది కలిసి వెళ్తూ ఉంటారు తమ క్యాంపింగ్ కూడా చేస్తూ ఉంటారు కొండలపైన వేసవికాలంలో కూడా చాలా ఆనందం ముందోయ్ ఎక్కువశాతం చలి చల్లదనం కోసమే వెళ్తూ ఉంటారు ఎంతోమంది ఎందరో మంది వెళ్తూ ఉంటారు తమ ఆనందం చల్లదనాని కోసమే వెళ్తూ ఉంటారు తమ కుటుంబంతోగానీ స్నేహితులతో కలిసి చక్కగా వెళుతూ ప్రయాణిస్తూ ఉంటారు ప్రయాణం వివిధ వివిధ కాలంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఎందరో స్నే తమ స్నేహితులతోకానీ కుటుంబంతోకానీ వివిధ కాలంలో వివిధ ప్రయాణాలు చేస్తూనే ఉంటారు తమ ఆనందం కోసం తమ పిల్లలతో తమ తల్లిదండ్రులతోకానీ వివిధ కాలంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూనే ఉంటారు చలికాలంలో కొండల ప్రాంతాలకు ఎక్కువ వెళ్ళటానికి ప్రోత్సాహం చేస్తూ ఉంటారు వేసవికాలంలో ఎక్కువశాతం బీచ్లు గోవా వైజాగ్ కానీ వెళ్ళడానికి తమ శ్రద్ధను చూపిస్తూ ఉంటాడు కానీ వేసవికాలంలో చల్లదనాన్ని పొందడానికి ఎక్కువ వెళ్తూ ఉంటారు చలికాలంలో కూడా కొండల మధ్యన తన మంచునుకానీ చల్లగాలి కోసం కానీ తమ ఆనందాన్ని పొందుతూ ఉంటారు